సొంత దేశంలో పనిచేస్తే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది స్థానిక పరిశ్రమలు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఇది స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది మన సాంస్కృతిక భాష సాంప్రదాయాల పరిరక్షణకు సహాయం చేస్తుంది